మొదటిదీ పదిహేను ఐదు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఆరు బర్త్ డే ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు రెంన్ ఏప్రిల్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై రెండు